చెప్పండి ఎందుకమ్మ లేదమ్మా ఇంతమంది పాసెంజర్స్ ఉన్నారు నీకెలా నేను సీట్ అడ్జస్ట్ చేయాలి ఆల్రెడీ నువ్వు కూర్చునే ఉన్నావ్ కదమ్మా ఒకసారి చూడమ్మా ఇంతమంది నిల్చుని ఉన్నారు చాలా తక్కువ మంది కూర్చున్నారు కూర్చున్న వాళ్ళ కంటే నిల్చున్న వాళ్ళ ఎక్కువ ఉన్నారు కదమ్మా ఇప్పుడు నీకోసం అడ్జస్ట్ చేస్తే కూర్చున్నామెకే అడ్జస్ట్ చేస్తున్నావు అని వాళ్ళు సీరియస్ అవుతారు కదా పాసెంజర్స్ అదే అమ్మ నువ్వు కూర్చున్నామే అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఆడ కూర్చున్న వాళ్ళు ఏమంటారు ఇక్కడికి వచ్చాక మాకూ కూడా కంఫర్టుగా ఫీల్ అవటల్లేదు ఉంటారు నువ్వు విండో సీట్ అడుగుతున్నావ్ అట్లా విండో సీట్ కావాలని కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా నేను ఎవరినని అడగాలమ్మా అదే అమ్మా ఒకసారి నువ్వు అడిగి చూడు అతనే ఏమంటాడో చూడు అదే అమ్మా అదే అమ్మా ఇప్పుడు నేను అడిగినా కానీ ఇవ్వను అన్నాడనుకో ఇప్పుడు నువ్వేం చేేస్తావు ఆ సీట్ ఎక్స్చేంజ్ కావ ఆ చెప్పండి అదే అమ్మా ఇంకొక టూ స్టాప్స్ అయితే ఇంకో ఇద్దరు ముగ్గురు దిగుతారు విండో సీట్ కాళీ అయిందనుకో అక్కడ నిన్ను కూర్చో పెడతానులేండి ఇప్పుడు నేను తనని అడిగినా కానీ తను రస్పా తను వినకపోతే ఏం చేయలేను కదమ్మా ఇంకొక టూ త్రీ మినిట్స్ అయిందనుకో ఇక దిగుతారు ఇంకో నెక్స్ట్ స్టాప్లో అక్కడ మీరు కూర్చుందురు లెండి ఓకేనా సరే అమ్మా నేను చూస్తాను ఓకే